నా ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోడానికి నేను తీసుకునే చర్యలు రోజువారీ శుభ్రత నేను ప్రతీరోజు నా ఇంటి చుట్టూ ఒక చిన్న శుభ్రతను చేస్తాను దీనిలో నా ఇంటి ముందు మరియు వెనక భాగాలను శుభ్రం చేయడం పాత్రలు కడగడం మరియు కుండీలను నీరు పెట్టడం వంటివి ఉన్నాయి వారాంతపు శుభ్రత నేను ప్రతీవారం ఒక పెద్ద శుభ్రతను చేస్తాను దీనిలో నా ఇంటిలోని అన్ని గదులను శుభ్రం చేయటం ఫర్నిచర్లు తుడిచి పెట్టడం దుప్పట్లు మడతపెట్టడం వంటివి ఉన్నాయి సామాజిక బాధ్యత నేను నా సమ్మోహం యొక్క పరిశుభ్రతను కాపాడ్డానికి కూడా సహాయం చేస్తాను నేను నా వీధిని శుభ్రం చేయడానికి సహాయం చేస్తాను పారిశ్రామిక వ్యర్థాలను సరిగ్గా నిర్వహించడానికి సహాయం చేస్తాను మరియు నా నమూనాలో ఇతరులను పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి సహాయం చేస్తాను ఈ చర్యలు ద్వారా నేను నా ఇంటి చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచగలుగుతాను కొన్ని నిర్దిష్ట చిట్కాలు మీ కుటుంబ సభ్యులందరికీ పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించండి ప్రతీ ఒక్కరూ వారి భాగం విహరించడం ముఖ్యం శుభ్రత యొక్క సరళమైన అలవాట్లను ఏర్పర్చుకోండి ఉదాహరణకు మీరు భోజనం తర్వాత పాత్రలు కడగడం లేదా మీరు బయటకు వెళ్ళే ముందు మీ పాదాలను తుడిచిపెట్టడం వంటి అలవాట్లు వృద్ధి చేయవచ్చు సహజ పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగించండి ఈ ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి మంచిది